అవును నేను పనిలో ఆరోగ్య భీమా కలిగి ఉన్నాను నేను దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను స్టార్ హెల్త్ వైద్య భీమా ప్రయోజనాలను పొందాను ఆసుపత్రులు వైద్య భీమా ఉన్న వారికి చాలా ఎక్కువగానే వసూలు చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఒక చట్టము తీసుకురావాలి వైద్య సిబ్బంది ఆసుపత్రులు వీటిని మిస్యూస్ చేయకుండా చూడాలి అది నా ఆలోచన